హలో హవేలీ రెస్టారెంటా అండి అదేనండి నేను ఇందాక ఆర్డర్ ఇచ్చాను కదండి ఆ ఇదే నెంబర్ అండి కానీ నాకు అసలు ఆర్డర్ ఇక్కడ నా యాప్లో అయితే మీరు రెస్టారెంట్ నుంచి థర్టీ మినిట్స్లో వచ్చేస్తుందని నాకు ఇక్కడ చూపిస్తోంది కానీ ఇక్కడ దాదాపు సిక్స్టీ మినిట్స్ అయినా కూడా నాకు ఏ ఆర్డర్ అందట్లేదు నాకు చాలా ఆకలిగా ఉందండి నేను అందుకే కదా పెట్టుకున్నాను నాకు లంచ్ బ్రేక్ కూడా అయిపోతోంది అందుకే నేను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తానండి త్వరగా వచ్చేలా చూడండి ఆ సరేనండి ఇక్కడేనండి మీ మీ హోటల్ కన్నా ఒక చాలా దగ్గరే ఉంటుంది అయినా వస్తుందని నాకు ఇక్కడ చూపిస్తోంది కానీ రావటం లేదండి వీలైనంత త్వరగా పంపించండి అదేనండి ఆ అవునండి ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అదేనండి తీసుకొచ్చేస్తే నేను మీకు అమౌంట్ ఆన్లైన్ పే చేస్తానండి ఓకే థ్యాంక్ యు